కరెంటు వల్ల వచ్చే ప్రమాదాలు కరెంటు వల్ల వచ్చే ప్రమాదాన ప్రమాదాలు అంటే ఇప్పుడు ఎక్కువ వర్షాకాలంల చెట్లు స్తంభాలు ఆ గాలి బాగా వస్తే చెట్లు విరిగిపోవడం వల్ల ఆ వైర్లు తెగి అక్కడ క్రింద వర్షం నీళ్ళలో పడి అంటే ఇక వర్షం నీళ్ళలో పడి ఉంటుంది కదా వచ్చే పోయే వాళ్ళు ఎట్లైనా ఆ దారి నుండి ఏదో ఒక పని మీదికి పోతారు పని మీదకి పోతారు కాబట్టి ఆ చెట్టు ఇరిగి ఆ వైరు ఆ నీళ్ళలో పడుతుంది పడతాయి కాబట్టి ఆ వైర్కి ఎట్లైనా కరెంటు నడుస్తూనే ఉంటుంది మనం ఆ నీళ్ళల్లో నడిస్తే మనకి షాక్ వస్తుంది నీళ్ళకి కొంచెం చిన్న కొంచెం కరెంటు వైరు ఆన్ అయినా ఎంత దూరం నీళ్ళు ఉన్నా అంత దూరం వరకు కరెంటు వస్తూనే ఉంటుంది అట్లా వాళ్ళకేమి తెలుస్తుంది అక్కడ ఎక్కడో జరిగింది అట్లే కొంచెం పని ఉంది కదా ఇక్కడి దాకా అని ఆ నీళ్ళలో నడుచుకుంటూ వెళతారు నడుచుకుంటూ వెళ్ళి అట్లే పోయేసరికి వాళ్ళకి తెలియకుండానే కరెంటు షాక్ అక్కడికక్కడే చనిపోతారు లేదంటే ఎవరినైనా చూస్తే ఏదో ఒక విధంగా సహాయం చేస్తారు సహాయం చేయకుండా అక్కడ ఎవరు లేకుండా ఉంటే వాళ్ళు అక్కడనే వాళ్ళు అక్కడే ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది ఇంట్లో వాళ్ళకి తెలియదు ఇంట్లో వా ఇంట్లో చూసుకుంటే వాటర్ హీటర్ అందరు మార్నింగ్ ఈవినింగ్ ఫైవ్ సిక్స్కి అట్లా ఆఫీసుకి పోతారు ఎక్కువ పొయ్యి అట్లాంటి పెట్టడానికి ఇష్టపడరు కాబట్టి హీటర్ కొనుక్కుంటారు హీటర్ పెడతారు స్విచ్ వేస్తారు కానీ వాళ్ళకి ఆఫీస్ టెన్షన్ ఉంటుంది కాబట్టి ఆ స్విచ్ బంద్ చేయకుండా వెళతారు అట్లే అక్కడ ఏదైనా సామాను ఉంటే ఆ హీటర్తోని అవన్నీ సామాను కాలిపోతే ఇంట్లో పొగలు వస్తాయి ఇంట్లో ఎవరున్నా వాళ్ళకి ప్రమాదనం చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి ఛార్జింగ్ వైర్సు స్విచ్లు క్రింద పెట్టడం ఛార్జింగ్ పెట్టి ఫోన్ తీసి ఛార్జింగ్ స్విచ్ బంద్ చేయకుండా అట్లే వదిలేసారు అనుకో వాళ్ళకు ఏమి తెలుస్తుంది చిన్న పిల్లలకి పోయి దాంతోనే ఆడుకుంటారు ఆడుకొని అది నోట్లో పెట్టుకుంటారు దాని వల్ల అక్కడ మనం స్విచ్ బంద్ చేయాలి కాబట్టి నోట్లో ఎట్లైనా మనకు ఉమ్ము వాటర్ ఉంటుంది కాబట్టి ఆ స్విచ్ ఆ వైరు ద్వారా మనకి వాళ్ళకి చిన్న పిల్లలకి షాక్ షాక్ వస్తుంది ఎవరు చూస్తారు అరే చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా అని అంటారు కానీ అక్కడ మన మనం స్విచ్ బంద్ చేయకుండా మన పిల్లలని మనమే అది చేస్తున్నాము మళ్ళీ వాళ్ళకి స్విచ్చులు అందకుండా వాటిని పైనకి కొంచెం చిన్న పిల్లలకి అందకుండా పైనికి పెట్టించాలి ఆ వాటర్ హీటర్ ఆ ఆఫీసుకి లేట్ అవుతుంది అట్లా ఇట్లా అని స్విచ్ బంద్ చేయకుండా హడావిడి ఆగమాగం పోతము అట్లా బట్టలు కాలిపోతే అట్లా ఇంట్లో అన్నీ ఖరాబు అవుతాయి